నమస్కారమండి అదే అండి నమస్కారమండి నేను కొన్ని సరుకులు ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి చేసాను అండి మీ దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో కొద్దిగా ఆ నేను చెప్తానండి దాన్నిబట్టి మీరు అవి నోట్ చేసుకుందురుగానీ ఒక కేజీ కందిపప్పు అండి రెండు కేజీలు పంచదార ఒక రెండు కేజీలు మినపప్పు ఒక్కేజీ వేరుసెనగుళ్ళండి ఇడ్లిరవ్వ ఉప్మారవ్వ కావాలండి ఒక ఇడ్లిరవ్వ ఒక కేజీ ఎయ్యండి ఉప్మా రవ్వ కూడా ఒక కేజీ వెయ్యండి తె తెల్ల అదే అండి తెల్ల నూక అదే తెల్ల రవ్వ ఒకటి ఉంటుంది కదండీ తెల్ల రవ్వ ఒక కేజీ గోధుమరవ్వ రెండు కేజీలు ఇవ్వండి అండ్ వరి వరినూక కూడా ఒక రెండు కేజీలు ఇవ్వండి

వేరుసెనగుళ్ళు కేజీ చెప్పానండి కావాలి అండి ఒక వంట అదే అంట్లు తోముకునే సబ్బులు అదే విమ్ సబ్బులు ఒక పది ఇవ్వండి ఒక పది ఇవ్వండి ఒక డెట్టాల్ సెట్ ఒకటి డెట్టాల్ సెట్ ఒకటి అండి డెట్టాల్ ఒరిజినల్ ఇవ్వండి రెండు సెట్లు ఇచ్చేయండి అవి రెండు సెట్లు

అదే అండి హెడ్ అండ్ షోల్డర్ ఒకటి హెడ్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ కానీ లేదా హిమాలయ కానీ ఏది ఉంటే అది ఒకటి పెద్దది ఇచ్చేయండి హెడ్ అండ్ షోల్డర్ ఇచ్చేయండి పర్లేదు ఇంక గుడ్ నైట్ ఉన్నాయా అండి గుడ్ నైటు ఒక నాలుగు రీఫిల్లు నాలుగు రీఫిల్లు మెషిన్ ఒక రెండు ఇవ్వండి మెషీన్లు రెండు రీఫిల్లు ఒక నాలుగు ఇవ్వండి ఇంకా పేస్ట్ రెడ్ పేస్ట్ ఒకటి పెద్దది ఇవ్వండి వ్యాల్యూ ప్యాక్ అని ఉంటుంది కదండీ పెద్దది ఇవ్వండి సర్ఫ్స్ అంటే లిక్విడ్స్ ఉన్నాయా అండి సర్ఫ్ కాకుండా లిక్విడ్స్ వస్తున్నాయ్ కదండీ వాషింగ్ మెషిన్కి ఫ్రంట్ ఫ్రంట్ లోడ్ అండి ఫ్రంట్ లోడే అంటే మేము వాడేది ఆ సర్ఫ్ ఎక్సెల్ ఒకటి వాడతామండి బాగా ఏదున్నాపర్లే సర్ఫ్ ఎక్సెల్ వాడుతామండి ఒకవేళ అది ఉంటే గనక ఒక లీటర్ ఇచ్చేయండి సర్ఫ్ ఎక్సెల్ ఇంకా మీ దగ్గర మర్చిపోయాను అండి ఇయ్యి కూడా కావాలి అండి సేమీయాలు ఒక కేజీ జీడిపప్పు ఒక అర కేజీ జీడిపప్పు ఒక అరకేజీ ఇవ్వండి ఇంకా ఆవాలు ధనియాలు కూడా ఒక అరకేజీ అరకేజీ ఇచ్చేయండి పసుపు పసుపు కుంకుమ ప్యాకెట్లు అండి లేతే లూజ్ ఏవైనా కడతన్నరా అండి ఒక అరకిలో ప్యాకెట్లు పసుపు అరకిలో ప్యాకెటు ఒక కుంకుమ కూడా ఒక ప్యాకెట్టు కారం కూడా ఒక అరకిలో ప్యాకెట్ ఇవ్వండి అంతేనండి ఇంకా ఏమి ఏమి నాకింకా గుర్తు రావట్లేదు మీ దగ్గర హార్పిక్ లిక్విడ్ ఒకటి ఇవ్వండి హార్పిక్ లిక్విడ్ బ్రష్ ఉన్నదండీ హార్పిక్ లిక్విడ్ ఇవ్వండి ఇంకా బ్రష్లు బ్రష్లు బ్రష్లు ఒక సెట్ సెట్ ఉంటుంది కదండీ బ్రష్లు ఓరల్బి డెంటలు అదే అండి కొద్దిగా మెత్తగా అదే సాఫ్ట్గా సాఫ్ట్నెస్ ఉండేది ఒక సెట్ ఇవ్వండి సెన్సిటివ్దే ఇవ్వండి పర్లేదు యిప్పీ నూడుల్సు యిప్పి నూడిల్స్ ఒక ఫైవ్ ఇవ్వండి అదే అండి ప్యాకెట్ కింద వస్తున్నాయ్ అనుకుంటా కదండీ ప్యాకెట్ల కింద లేదా పెద్ద ప్యాక్ ఏవైనా ఉంటే కనుక ఒక ప్యాక్ ఇచ్చేయండి డ్రింక్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయా అండి స్టోరూ ఉన్నాయా మార్కెట్లో ఒక రెండు లీటర్లది థంబ్స్ అప్ ఒకటి ఒక రెండు లీటర్లది మాజ ఒకటి ఇవ్వండి చెప్పాల్సినవి ఇంకా కంఫర్ట్ కంఫర్ట్ అండి మర్చిపోయాను వాసన చెప్పాను కదా మీకు సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కంఫర్ట్ ఒకటి పెద్దది ఒకటి ఇచ్చేయండి లిటర్ది బూస్ట్ హార్లిక్స్ హార్లిక్స్ ఇవ్వండి ఇంకా సరిపోతాయిలేండి ఇవి ఇంకా ఏమన్నా గుర్తువస్తే కానుక నేను చెప్తాను ఆయిల్ ప్యాకెట్స్ సన్ ఫ్లవర్ ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్ మీ దగ్గర అదేనండి ఫైవ్ కేజీస్ది ఉంటది కదండీ అదే ఫైవ్ లీటర్స్ది డబ్బా అది ఒక సన్ ఫ్లవర్ ఆయిల్ ఫైవ్ లీటర్స్ డబ్బా ఒకటి పామ్ ఆయిల్ కూడా ఉందండి పామ్ ఆయిల్ ప్యాకెట్లు అండి ఓకే ఐరన్తో వస్తుంది అండి అందాక ప్యాకెట్లు ఇవ్వండి ఒక మూడు ప్యాకెట్లు ఇవ్వండి లీటర్వి మూడు లీటర్లు అంతే అంతే అండి ఇంకా ఏవన్నా ఉంటే గనక నేను మళ్ళి చెప్తాను మీకు ఇవి ఇవి చెప్పినవన్నీ కొద్దిగా డెలివరీ వస్తే డెలివరీ ఉన్నది కదండీ అంటే నేను ఒకసారి తీసుకున్నాను జే రాంబాబు అనే పేరు మీద తీసుకున్నాను అదే అండి అదే అదే అడ్రస్కే పంపేయండి సరిపోద్ది నాకు అంతే అండి అంతే పేమెంట్ ఒకవేళ డెలివరీ చేసిన తర్వాత ఇస్తాను అండి పేమెంట్ మరి క్యాష్ ఉంది క్యాష్ ఇంక డెలివరీ బాయ్కి అప్పచెప్తాను నేను సరేనండి అయితే సరే సార్ ఉంటాను అండి ఉంటాను